స్విగ్గీ డెలివరీనేనండి ఆ నేను ఒక ఆర్డర్ పెట్టానండి స్విగ్గీ నుంచి నా పేరా అండి పేరు షేఖ్ కరీముల్లా అండి చెక్ చేస్తారా ఒకసారి చెక్ చేయరాండి బిర్యానీ బిర్యానీ అండి అది ఏ రెస్టారెంట్కి వెళ్ళిందండి ఆర్డర్ అభిరుచికా ఓకే ఓకే అండి ఇప్పుడు నా ఆర్డర్కి కొన్ని యాడ్ చేద్దాము అంటున్నానండి అదే స అలాంటివే సాస్ లాంటివి ఊ ఇప్పుడు నాకు మయోనీస్ చాలా ఇష్టమండి అది నేను యాడ్ చేయడము మర్చిపోయాను ఆర్డర్లో అదొక ప్యాకెట్ కావాలండి మయోనీస్ అలాగే టమాటా సాస్ టమాటా సాస్ బాగుంటుందండి ఓకే ఓకే ఓకే చిల్లీ సాస్ బావుంటుందా సరే అండి అయితే మీరు కొంచెం నా ఆర్డర్కి ఆ టమాటో సాస్ రెండు ప్యాకెట్లను చిల్లీ సాస్ ఒక ప్యాకెట్ అలాగే ఒక మయోనీస్ ఒక ప్యాకెట్ యాడ్ చేయగలరా అండి ఓకే థ్యాంక్ యూ అండి కొంచం యాడ్ చేసేయండి నా ఆర్డర్కి ఊ థ్యాంక్ యూ అండి వచ్చేయండి